నేను చిన్నప్పుడు అంటే నాకు పెళ్ళి అయిన తర్వాత నేనైతే నా భార్య బొమ్మ అయితే వేయడం జరిగింది అండి ఆ బొమ్మ ఫస్ట్ రెండు మూడు సార్లు సరిగా రాకపోయిన సరే నాలుగో సారి ఏంటి అంటే మంచిగా వచ్చింది బొమ్మ

దాన్ని ఫ్రేమ్ కట్టించుకుని ఇప్పుడికి కూడా అది మా ఇంట్లో ఉంది అండి ఆ బొమ్మ ఈ మా నైపుణ్యాన్ని చూసి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎంతో పొగిడారండి నువ్వు మంచిగా బొమ్మలు వేస్తానవు కదా ఏవైనా నువ్వు ఇలా చిత్రి ఈ చిత్రకారుడు వైపును మార్గంలోనే వెళ్ళొచ్చా అని కూడా నన్ను చాలామంది అన్నారు నా స్నేహితులకి మా ఆవిడ అయితే తన చుట్టాలకి నెక్స్ట్ తన స్నేహితులు అందరికి కూడా ఎంతో సంతోషంగా చూపించిందండి